మాకు కరెంట్ అనేది ఇరవైనాలుగంటలు ఉంటుంది అదే కొన్ని కొన్ని సీజన్లో అయితే అన్ని గంటలు ఉండదు అదే ప్రస్తుతమైతే మా ప్రభుత్వం వచ్చిన కాడ్నుంచెళ్లి మాకు కరెంట్ అనేది ఇరవై నాలుగంటలు అందిస్తున్నారు కానీ ఎప్పుడన్నా మా ప్రాంతంలో ఏదన్నా జరుగుతే పవర్ కట్ అనేది చేస్తూ ఉంటారు మళ్లీ వర్షం వచ్చినా ఏదన్న ఈదురు గాలులు బాగా గాలులు వచ్చినా గాని అప్పుడు మాకు కరెంట్ కోత అనేది విధిస్తారు మళ్లీ ఏదన్నా మా ప్రాంతంలో వైర్ల కనెక్షమ్ ఎమన్న లూజ్ ఉంటె వాటిని రిపేర్లు చేయడానికి ఓన్లీ శనివారాలు ఆదివారాలు మాత్రమే కరెంట్ తీస్తారు కరెంట్ తీసేస్తారు అది కూడా ఉదయం పది గంటల నుంచెళ్ళి రెండిటి వరకు మాత్రమే తీసి తీసేస్తారు ఆ కోత విధించినప్పుడు కూడా మాకు మా న్యూస్ పేపర్లో డిస్టిక్ న్యూస్ పేపర్లో ఇన్ఫర్మేషన్ ఇస్తారు అన్ని సీసన్లు ఎలా ఉంటాయంటే మేము ఎక్కువగా వర్షాకాలంలో ఎక్కువగా కరెంట్ యూజ్ చేసుకోము అండ్ మళ్లీ ఈ వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు పడతాయి కాబట్టి చల్లగానే ఉంటుంది వర్షాలు పడతాయి కాబట్టి ఎక్కువ కరెంట్ పోతూ ఉంటుంది వర్షాకాలంలో ఎందుకంటే బాగా వర్షాలు పడతాయి అంతేకాకుండా పెద్ద పెద్ద గాలులు వీస్తాయి కాబట్టి ఆ గాలులకు కరెంట్ అనేది ఏమన్నా ప్రాబ్లమ్ అవుతుంది కరెంట్ తీగలు ఒకదానికొకటి చుట్టుకుపోతాయి అనే ఉద్దేశంతో కరెంటు తీసేస్తారు మళ్లీ బాగా రైన్ వచ్చినపుడు కూడా పిడుగులు పడ్డప్పుడు కూడా ఎందుకంటే పిడుగులు పడ్డప్పుడు కరెంట్ అనేది చేస్తే మనం సైన్సులో చదువుకున్నాం కదా అదే మనం టీవీ వే కరెంట్ ఉన్నప్పుడు టీవీ వేస్తె పిడుగు వచ్చినప్పడు ఆ కరెంట్ ఈ కరెంట్ కలిసి ఎక్కువయ్యి మన ఎలక్ట్రానిక్ వస్తువులనేది ఖరాబ్ అవుతూ ఉంటాయ్ కాలిపోతూ ఉంటాయి అందుకోసమే వర్షాకాలంలో ఎక్కువగా కరెంట్ కోత విధిస్తారు చలికాలంలో మరీ అంత కరెంట్ కోత ఏమి ఉండదు బాగానే ఉం బాగానే ఇస్తాడు అదే ఎండాకాలంలో వచ్చేసి కరెంట్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎండలు బాగా కొడతాయి ఇంకా మా శ్రీకాకుళం డిస్టిక్లో అయితే ఎండలు విపరీతంగా ఉంటాయి ఎండాకాలంలో ఫార్టీ డిగ్రీస్ సెల్సియస్ నమోదవుతుంది కాబట్టి ఈ ఫ్యాన్ లేకుండా ఒక్క నిమిషము కూడా ఉండలేము ఆ వేసవికాలంలో ఎక్కువ ఫ్యాన్లు కూలర్లు పెట్టుకుని ఉంటాము కాబట్టి మేము కంపల్సరీ ఈ కరెంట్ అనేది ఉండాల్సిందే ఒక వర్షాకాలంలోనే మాత్రమే మాకు కరెంట్తో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది